హ్యాపీ రెస్టారెంట్కి స్వాగతం మేడం ఆర్డర్ ప్లీజ్ మ్యామ్ ఆ ఉన్నాయి మేడం టుడేస్ స్పెషల్ చికెన్ తం తందూరి చికెన్ బిర్యానీ కూడా ఉంది మేడం అది కూడా మీరు ఏమైనా తీసుకుంటారా అవును మేడం ఇంకా ఏం ఏమి ఆర్డర్ కావాలో చెప్పండి ఆ ఇంకా ఆ సరే మేడం కాస్ట్ అనేది చికెన్ తందూరి అయితే త్రీ హండ్రెడ్ మేడం మొగలై చికెన్ కర్రీ అనేది త్రీ హండ్రెడ్కు అది కూడా త్రీ హండ్రెడ్యే చైనీస్ ప్లాటర్ మాత్రం ఫైవ్ హండ్రెడ్ పడుతుంది మేడం ఇంకా జాయింట్స్ కానీ చిల్లీ చికెన్ కాని ఫ్రాన్స్ బిర్యానీ కాని ఇంకా డ్రింక్స్ ఐస్ క్రీమ్స్ ఇంకా ఇలాంటివి ఏమైనా ఒద్ కావాలా మేడం ఆ ఓకే మేడం ఏం కా ఏ ఫ్లేవర్ కావాలి మేడం బట్టర్ స్కాచ్ కావాలా చాక్లెట్ ఫ్లేవర్ కావాలా స్ట్రాబెర్రీ కావాలా ఓకే ఆ ఉన్నాయి మేడం ఇక్కడ ఎక్కువగా పన్నీర్ కాజు పన్నీర్ కర్రీ చాలా బాగుంటుంది మష్రూమ్ కర్రీ కూడా చాలా బాగుంటుంది అదే విధంగా మన సాంప్రదాయ ప్రాచీనం సాంప్రదాయ వంటకం అయినా మిరియాలు మిరియాల రసం ధనియాలు రసం ఇవి కూడా ఉంటాయి మేడం తీసుకు రమ్మంటారా ఓకే మేడం ఆ ఓకే మేడం ఇంకా మరీ ఐస్ క్రీమ్ గట్ర ఏం అవసరం లేదా మేడం డ్రింక్స్ ఓకే మేడం కొంచం టైమ్ పడుతుంది మేడం మీరు వెయిట్ చేయాలి సరే మేడం